అవును భారతదేశంలోని చాలా ప్రాంతాలలో విద్యను ప్రోత్సహించడానికి ఆడపిల్లలకు సైకిళ్ళు లేదా లాప్టాప్లు ఇవ్వడం వంటి పథకాలు పనికివస్తాయని నేను అనుకుంటున్నాను ఈ పథకాలు ఆడపిల్లలకు విద్యను పొందడానికి మరింత సులభతరం చేస్తాయి సైకిళ్ళు ఇవ్వడం వల్ల ఆడపిల్లలు పాఠశాలకు సులభంగా వెళ్ళగలరు భారతదేశంలో చాలా గ్రామాలు మరియు పట్టణాలలో పాఠశాలలు చాలా దూరంగా ఉంటాయి ఆడపిల్లలు పాఠశాలలకు వెళ్ళడానికి తరచుగా నడవాలి లేదా బస్సులో ప్రయాణించాలి ఇది చాలా సమయం మరియు శక్తిని తీసుకుంటుంది మరియు ఇది ప్రమాదకరంగా కూడా ఉంటుంది సైకిళ్ళు ఇవ్వడం వల్ల ఆడపిల్లలు పాఠశాలకు వేగంగా మరియు సురక్షితంగా చేరుకోగలరు లాప్టాప్లు ఇవ్వడం వల్ల ఆడపిల్లలు ఇంటివద్ద నుండి కూడా చదువుకోగలరు భారతదేశంలో చాలా గ్రామాలలో ఇంటర్నెట్ సౌకార్యం లేదు ఆడపిల్లలు ఇంటివద్ద నుండి చదువుకోవాలంటే వారికి తరచుగా పుస్తకాలు మరియు ఇతర విద్యా సామాగ్రి కొనుగోలు చేయాలి లాప్టాప్లు ఇవ్వడం వల్ల ఆడపిల్లలు ఇంటివద్ద నుండి డిజిటల్ ట్యుటోరియల్ను చూడగలరు మరియు ఇతర విద్యా వనరులను ఉపయోగించగలరు అయితే ఈ పథకాలు పూర్తిగా పనిచేయడానికి అవి ఇతర కారకాలతో కలిసి పనిచేయాలి ఈ పధకాలు ఆడపిల్లలకు విద్య పొందడానికి ఒక అవకాశాన్ని ఇస్తాయి కానీ అవి ఆడపిల్లలను విద్య పొందడానికి ప్రోత్సహించడానికి మరియు వారిని విద్యలో విజయం సాధించడానికి సహాయపడడానికి రూపొందించబడాలి ఈ పథకాలు విజయవంతం చేయడానికి కొన్ని మార్గాలు లేకపోలేదు ఆడపిల్లలకు మరియు వారి కుటుంబాలకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ప్రచారం చేయాలి ఆడపిల్లలకు మద్దత్తు ఇవ్వడానికి మరియు వారిని విద్యలో సాధించడానికి సహాయపడడానికి స్థానిక సంస్థలలో భాగస్వామ్యం చేయాలి విద్యను అందుబాటులో మరియు సరసమైనదిగా చేయడానికి పనిచేయాలి ఈ పథకాలు విజయవంతం అయితే అవి భారతదేశంలో ఆడపిల్ల విద్యను మెరుగుపరచడంలో సహాయ పడతాయి